నమస్కారమండి అంటే నేను ఇక్కడికి వచ్చి కొత్త అండి నాకు తెలియదండి ప్లేసులు

అవునా అండి

మరి మాల్స్ అటువంటివి ఉండవా అండి మరి మరి మాకు ఉండటానికి ఎలా అండి ఉండటానికి సదుపాయంగా ఉంటాయా

ఎంత పడుతుందండి మొత్తం సరే అండి ఎంత పడుతుందండి మొత్తం అంటే అన్నీ చూడటానికి తీసుకుంటారా అండి అవునా అండి ముందుగా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అండి దుర్గ గుడికి సరే అండి ధన్యవాదములు